శుభోదయం సర్ నమస్కారం నేను ఉద్యోగ రీత్య హైదరాబాదు నుండి నెల్లూరికి మకాం మార్చాను నాకు హైదరాబాద్లో క్యాష్ సభ్యత్వం ఉన్నది అయితే దీనిని నేను నెల్లూరికి మార్చుకోవాలనుకుంటున్నాను దీనికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు తెలుపగలరు అయితే నాకు హైదరాబాదులో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కానీ నెల్లూరులో నాకు ఒకటి మాత్రమే అవసరము దీనికోసం నేను చేయాల్సిన పని ఏమిటి తెలపగలరు సభ్యత్వాన్ని మార్చుకోవడానికి నవీకరించడానికి ఆన్లైన్లో ఏమైనా వెసులుబాటు ఉందా తెలపగలరు అలాగే సభ్యత్వాన్ని నెల్లూరు చిరునామాకి మార్చడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలపగలరు ఒకే నా